పాత తరం కొత్త తరం ఇవి రెండింటి మధ్య తేడాలు గమనించాను ఇందులో చెప్పాలంటే రెండింటికి మధ్యలో మధ్యకాలానికి చెందిన వ్యక్తిని నేను నేను పుట్టింది పంతొమ్మిది వందల తొంభై ఏడు అంటే ఇంచు మించు అప్పుడు టెక్నాలజీ కొత్త తరం ప్రారంభమవుతున్న కాలం ఇంకా అవ్వలేదు అవుతున్న కాలం అది అందులో ఏంటంటే పాత తరంలో సినిమాలు ఉండేవి కానీ మొబైల్ ఫోన్లు ఉండేవి కాదు చరవాణి చరవాణిలు ఉండేవి కావు అప్పట్లో టెలిఫోన్లు వాడే వాళ్ళు టెలిఫోన్లు బూతులు వాడే వాళ్ళు మొబైల్ ఫోన్స్ అనేవి లేవు ఇంకా ఏంటంటే పాత తరంలో టీవీలు లేవు వైఫైలు లేవు ఇంటర్నెట్టులు లేవు ఏమీ లేవు అప్పట్లో మరీ పాత తరం అంటే అప్పట్లో కరెంటు కూడా అంతగా లేదు పవర్ పవర్ కూడా లేదు కానీ అందులో ఏంటంటే చాలా వరకు పాత కాలం ఎంతో ఎన్నో రెట్లు మేలు అనిపిస్తుంది ఎందుకంటే కొత్త తరంలో వచ్చే సరికి ఈ మొబైల్ ఫోన్లు ఎక్కువయ్యే సరికి చిన్ పుట్టిన పిల్లాడి కాడ నుంచి పుట్టినప్పటి నుంచి వాడటం మొదలుపెట్టారు అవి ఏంటంటే మొదలు పెట్టడం అయ్యే సరికి చిన్న పిల్లాడు ఏడ్చినా సరే మొబైల్ ఫోన్లో పెట్టి ఏదో ఒకటి చూపిస్తారు వాడు నవ్వి నా సరే ఏదైనా ఏ కారణమైన మొబైల్ ఫోన్ ఇప్పుడు ఫోన్ మాట్లాడటం వరకు ఫోన్ యూస్ చేస్తారు మాములుగా ఇప్పుడు అది కాదు బోర్ కొట్టినా సరే ఆడు కోవడానికైనా సరే ఏదైన్నా సరే నిద్ర పట్టడానికైనా సరే ఏదైన్నా పాటలు వినడానికైనా సరే అన్నింటికి ఈ మొబైల్ ఫోన్ ఒకటి అది అడిక్ట్ అయిపోయింది అందరికి ఒక వ్యసనంలాగా తయారైపోయింది దాని వల్ల బయట ప్రపంచం ఏమి తెలికుండా పోతుంది ఆడుకోవట్లేదు చిన్నప్పుడే ఇప్పుడు అద్దాలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఉండే పిలకాయలకి అప్పట్లో అయితే స్కూల్ నుంచి రావడంతో అందరు ఆడుకునే వాళ్ళు పిల్లకాయలు బయట ఆడుకునే వాళ్ళు బయట రకరకాల ఆటలు ఉండేవీ అవన్నీ ఆడతా ఉండేవాళ్ళు ఇప్పుడు అట్లకాదు ఇప్పుడు ఏంటంటే మరి ఇప్పుడు అసలు గేమ్స్ కూడా ఇప్పుడు ఫోన్లోనే ఆడుతున్నారు బయట ఆటలు కూడా మర్చిపోయారు అన్నీ మర్చిపోయారు దాని వల్ల శరీరం కూడా దెబ్బతింటుంది ఎందుకంటే ఆటలు ఆడక పోయే సరికి ఎక్కడెక్కడ బోన్స్ వెయిన్స్ అన్నీ పట్టుకు పోతాయి అంటే స్ట్రెస్ స్ట్రెస్ ఉండక ఇవి లెంగ్త్ అవ్వవు సారీ ఆ పదం కరెక్ట్గా తెలియట్లేదు నాకు తెలుగులో మరి ఇంకేంటంటే కళ్ళకి అద్దాలు వస్తున్నాయి మైండ్ ప్రాబ్లం వస్తుంది సైట్ వస్తుంది హెడేక్ వస్తుంది తలనొప్పి వస్తుంది ఇంకా కాళ్ళనొప్పులు చేతులు నొప్పులు నిద్ర బద్ధకం అవన్నీ వస్తుంటాయి ఇదిగో ఈ మొబైల్ ఫోన్ వాడటం వల్ల కానీ టెక్నాలజీ పెరిగిందంటే మంచికి మంచికి వాడుకుంటే పర్వా లేదు ఎక్కడో ఉంటాం కానీ చెడుకు వాడితే మరి ఏం లేకుండా వెళ్ళిపోతాం కింద వరకు పాతాళంలోకి వెళ్లిపోతాం అప్పట్లో అయితే త్వరగా తినేసే వాళ్ళు టీవీ లేనందు వల్ల త్వరగా ఆరోగ్యంగా ఉండే వాళ్ళు మనుషులతో మాట్లాడేవారు కలిసే వారు సాయంత్రమైతే నవ్వులు నవ్వునవ్వులాటగా చాలా అందంగా మాట్లాడుకునే వాళ్ళు ఒకరొకరితో ఇప్పుడట్టా కాదు మనిషి ఎదురుగా ఉన్న నలుగురు మనుషులున్న ఒకరొకరితో మాట్లాడకోవట్లేదు ఇంట్లో వాళ్ళతో కూడ అన్నం తినేటప్ప్పుడు మొబైల్ ఫోన్ కావాలి సినిమాగా సినిమాలు పెట్టుకుంటారు ఇంక మనుషులతో కుర్చునేది ఎప్పుడు తినేది ఎప్పుడు ఈ ఇంకా ఇప్పుడు వచ్చి వైఫై వచ్చేసింది ఇంటర్నెట్ ఇంటర్నెట్ అనేది మహా ముదురు అయిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో వైఫై అనేది ఉంది ఇప్పుడు తెగవాడేస్తున్నారు దాన్ని ఎందుకు వాడుతున్నారో తెలియట్లేదు వాడండి మంచికి వాడితే సరిపోతుంది ప్రతి దానికి ఇప్పుడు టీవీ లేనన్ని ఈ లేని ఇల్లు లేదు అన్నీ ఇంట్లో టీవీ ప్రతి కంపల్సరీగా వాడుతున్నారు మొబైల్ ఫోన్ వాడు తున్నారు మనిషికో మొబైల్ ఫోన్ వచ్చేసింది ఇప్పుడు అప్పట్లో ఇంటికి ఒకతో ఉండేది ఈ మధ్య పాత తరం అంటే పాత తరం వాళ్ళు జీవితం చూసుకోండి ఒక్కోక్కరు వంద ఏళ్లు ఎనభై ఏళ్ళు ఎనభై ఏళ్ళకు తగ్గించి ఎనభై ఏళ్లకు మించే బతికారు అందరు ఇప్పుడు ఇప్పుడు వచ్చే తరం ఉంది చూడండి అరవై ఏళ్లకే ఎప్పుడు ఎప్పుడు చనిపోతున్నారో వాళ్ళకే తెలియట్లేదు సడన్గా హార్ట్ అటాకులు అంటున్నారు ఇది అంటున్నారు చాలా ఎందుకు ఎందుకు పోతున్నారో తెలియదు అరవై లోపలే చనిపోతున్నారు ఎందుకు అర్థంకావట్లేదు అరవై డెబ్భై లోపలే చనిపోతున్నారు అప్పుడైతే వంద ఏళ్ళు బతికే వాళ్ళు ఆరోగ్యం వాళ్ళు తిండి ఇప్పుడు అన్నిట్లో ఇవి కాల్షియమ్ ఈ ఇప్పుడు అన్నింట్లో అన్నింట్లో కల్తీలు వచ్చేసినాయి పాలల్లో కల్తీ నీళ్ళల్లో కల్తీ అన్నింట్లో కల్తీలు వచ్చినాయి మరి ఇలాంటి ఆహారం తీసుకుంటే ఎక్కడ వస్తారండి పిల్లయకాయలు పిల్లకాయల ఆరోగ్యం ఎక్కద ఉంటుంది చెప్పండి మీరే ఈ రెండు తరాల మధ్య చాలా తేడా ఉంది ఈ మధ్యలో మధ్య రెండు తరాలు చూసిన వాళ్ళు ఏందంటే చాలా అది కొన్నింటికి సనుకూల సానుకూలంగా ఉంటుంది ఇది కొన్నింటికి అనుకూలంగా ఉంటుంది రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటు వెళ్ళాలి మనం దానికి దానికి ఉండలేము దీనికి ఉండలేము పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి ఏదైనా సరే ఇంక్ ఏంటంటే ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి సినిమాలయితే అప్పట్లో రీళ్ళు వాడే వాళ్ళు పన్నెండు రీళ్లు పన్నెండు రీళ్లు మోసుకొ చ్చే వాళ్ళు లారీలో నుంచి సినిమా థియేటర్లో వేయాలంటే ఇప్పుడు అట్లా కాదు డైరెక్ట్ గా అంతరిక్షంలోకి కనెక్షన్ ఇచ్చేసి దాని ద్వారా ఆపరేట్ చేస్తున్నారు ఇట్లా ఉంది ఇప్పుడు ఎక్కడ కూర్చొని ఏదైనా చూడచ్చు ఆ విధంగా ఉంది అప్పట్లో ఏం తెలీదు అప్పట్లో జస్ట్ ఇంట్లో ఊళ్ళో ఊళ్ళో విషయాలు కూర్చొని మాట్లాడుకుంటాం ఇప్పుడు ప్రపంచం గురించి అంత ఒక్క బటన్తో తెలుసుకోవచ్చు ఇంట్లో ఉండే ఇంక్ ఏంటంటే ఈ బండ్లు అప్పట్లో ఎద్దులబండ్లు అవి ఉండేవి పొలాల్లో పని చేసేవాళ్ళు ధృడంగా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా కాలుష్యం చేసింది ఈ బండ్లు వల్ల ఎంత కాలుష్యం అంటే పెంచుకోలేకవున్నారు కాబట్టి రెండు తరాల మధ్య ఇది తేడా నేను గమనించాను